నేను ఒక సామాన్యమైన ఒక గృహిణిని అండి నేను గర్వించదగ్గ విషయం ఏంటంటే నేను నా పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకుంటూ వచ్చాను తరువాత వచ్చేసి వారికి విద్యా బుద్దులన్ని నేర్పించగలిగాను తరువాత వచ్చేసి వారికి మంచి చెడ్డలు కానివ్వండి వాళ్ళకి తెలియని విషయాలు అయితేనేమి స్కూల్ స్కూల్ పరంగా అయితేనేమి కాలేజీ పరంగా అయితేనేమి అలాగే నేను వాళ్ళని చక్కదిద్దుకుంటూ వచ్చాను అండి అలాగే నా సంసారాన్ని కూడా నేను చాలా వరకు చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాను ఒక కుటుంబ కుటుంబానికి తగిన అంటే మా వారికి కుటుంబంలో సహాయం చేయడం కాని నా పిల్లలకి తల్లిగా కాని అన్ని రకాలుగా నేను చాలా అన్ని సఫలం సఫలీకృతం చేసాననే చెప్పాలి ముఖ్యంగా వచ్చేసి పిల్లల విషయానికొచ్చేసరికి స్కూల్లో చేర్చడం దగ్గర నుంచి వాళ్ళని రోజు స్కూల్ నుంచి తీసుకురావడము వాళ్ళకు హోం వర్క్లు చేయించడము అలాగే తరువాత వచ్చేసి స్కూలు తల్లిదండ్రుల మీటింగుల్లో పాల్గొనటము దానికి తగ్గట్టు వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చూపించడము తరువాత వాళ్ళు ఎదిగే వయసొచ్చే సరికి లోకజ్ఞానం చెప్పడం కానివ్వండి ఇలాంటివన్నీ చెబుతూ వచ్చాను తర్వాత వచ్చేసి నా కుటుంబ ఆర్థిక పరిస్థితుల రిత్యా ఎలా మలచుకోవాలి ఇంటిని ఎలా ఉన్న రూపాయిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఇలా ఈ రకంగా కానివ్వండి ఏదైనా కానీ మన సంసారాన్ని మనం ఎలా నిర్వర్తించాలనే దాని గురించి కాని అన్ని చాలా వరకు సమర్థవంతంగా నిర్వహించగలిగాను మా వారు పొద్దున్నే వ్యాపారరిత్యా బయటికి పోయినప్పటికీ ఆయనకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి తరువాత ఎవరైనా బంధువులకు కానివ్వండి అందరి పట్ల చాలా గౌరవ మర్యాదలతో మసలుతూ వారికి కావలసిన సమాధానాలని చెప్పుకుంటూ అలాగే మన ఇంటికి వచ్చిన బంధువులైతేనేమి వాళ్ళకి వాళ్ళకి ఆతిథ్యం స్వీకరించడంలో కాని అన్ని రకాలుగా నేను చాలా వరకు సఫలీకృతం అయ్యాననే చెప్పాలి తరువాత నా తల్లిదండ్రులకు కానీ పుట్టింటికి కానీ మెట్టింటికి కానీ ఎటువంటి ఏ రకమైనటువంటి ఒక నిందలు కాని వాళ్ళందరికి గర్వించదగ్గట్టుగానే ఉండాలని కోరుకున్నాను అండి మన మీద మనకున్న నమ్మకాన్ని అంటే మనల్ని ఎవరైనా కించపరిచే విధంగా చూసినప్పటికీ దాన్ని లెక్కచేయకుండా మనమేంటో మనకి అంటూ మనం తెలుసుకునే స్థాయికి ఎదిగాను అండి తరువాత వచ్చేసి ఒకరు మన గురించి చెడుగా చూపించడం అంటే మన ప్రవర్తనే కారణం దానికి తగ్గట్టు ఎక్కడే కాని ఏ చిన్న రిమార్కు లేకుండానూ నేను సమస్యలన్నింటినీ నిర్వహించాననే అనుకుంటున్నాను తర్వాతోచ్చేసి దీని ఈ విషయంలో మాత్రం నా కుటుంబం పట్లగాని నా పిల్లల పట్ల కానీ నా భర్త పట్ల కానీ నేను అన్నింటిలో సఫలీకృతమయ్యానని చెప్పాలి దీనికి నేను చాలా గర్విస్తున్నాను అండి ఇది విజయంగానే భావిస్తున్నాను నేను వీటన్నింటినీ ఒక గృహిణిగా నేను అన్నింటినీ విజయంగానే స్వీకరించాను అండి